సున్నా ఒకటి సున్నా మూడు రెండు వేల ఇరవై మూడు సున్నా మూడు సున్నా నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సున్నా ఐదు సున్నా ఏడు రెండు వేల ఇరవై రెండు సున్నా ఎనిమిది పదకొండు రెండు వేల పదిహేడు పదకొండు పన్నెండు రెండు వేల ఇరవై మూడు